స్కూల్లో నాకు ఇష్టమైన సబ్జెక్ట్ అంటే నాకు రెండు సబ్జెక్టు ఇష్టం అండి ఇంగ్లీష్ తర్వాత వచ్చేసి మ్యాథ్స్ అంటే ఇష్టము ఇంగ్లీష్ ఎందుకు ఇష్టం అంటే ఆ మేడం చాలా బాగా చెప్పేది అసలు కోపపడేదే కాదు అనమాట అంటే ఇప్పుడు తక్కువ మార్కులు వస్తే కూడా ఇంకోసారి ఎక్కువ తెచ్చుకోవచ్చులే బాధపడద్దులే అని చెప్పి చాలా ఎంకరేజ్ చేసేది అనమాట నాకు ఇంగ్లీషు ఆ మేడం వల్లే చాలా ఇష్టం అనమాట ఏ డౌట్ ఉన్న ఎప్పుడు అడిగినా కాని చెప్పేదనమాట తిట్టేది కాదు తర్వాత వచ్చేసి మ్యాథ్స్ అంటే నాకు చాలా ఇష్టమండి చిన్నప్పటినుంచి ఇప్పుడు కూడా నాకు మ్యాథ్స్ అంటే ఇష్టం నేను ఆ కాలంలోనే ప్లస్ టు దాకా మ్యాథ్స్ చేశాను అనమాట అప్పుడు మ్యాథ్స్ అంటే నాకు చాలా ఇష్టము మ్యాథమెటిక్స్ అంటే ఇప్పుడు కూడా నా కొడుకుకి అంతా కూడా అప్పుడు చదువుకునే టైంలో నేనే మ్యాథ్స్ నేర్పించేదాన్ని తర్వాత ఇప్పుడు నా మనవడు మనవరాలికి అంటే చెప్పించే అంతా లేదు లేండి అప్పుడు అప్పుడు కొంచెం బాగా అంటే ఎక్కువ ఇప్పుడు సిలబస్ అంతా వేరే మారిపోయింది కదా ఇప్పుడు చెప్పే అంత టాలెంట్ లేదు మనకి కానీ నాకు ఇష్టమైన సబ్జెక్ట్ వచ్చేసి మ్యాథ్స్ అనమాట తర్వాత ఇంగ్లీషు ఇంగ్లీష్ ఇప్పుడు కూడా నా మనవడు మనవడు మనవరాలు అడిగేవారు అనమాట నీకు ఆ కాలంలోనే నీకు ఇంగ్లీష్ బాగా వచ్చేది నానమ్మ అని చెప్పేసేసి నాకు ఇంగ్లీషు మ్యాథ్స్ అంటే చాలా ఇష్టం అండి అది ఇంగ్లీష్ మాత్రం ఆ మేడం వల్లే ఇష్టము మ్యాథ్స్ అంటే నాకు చిన్నప్పటి నుంచే ఇష్టము లెక్కలు అంటే ఇప్పుడు కూడా లెక్కలు తొక్కలు చూస్తుంటా ఇంట్లో నా కొడుకు చెప్తుంటాడు ఈ లెక్కలు చూడు అమ్మ ఆ లెక్కలు చూడమ్మా అని చెప్పేసి మా ఆయనకు కూడా కొన్ని ఇంట్లో మనమే కదా అన్ని చూసుకునేది ఇంట్లో పెద్దవాళ్లు మనమే కదా మనమే చూసుకోవాలి అన్ని విషయాలు కాబట్టి నాకు మ్యాథ్స్ ఇంగ్లీష్ అంటే చాలా ఇష్టం అండి